మేడం చెప్పండి వచ్చేసి అంటే ఇప్పుడు లోపల మొత్తం పిఒపి తోనీ చేసుకుందామననుకుంటున్నారా మీరు

ఓకే మేమొకసారి చూస్తే అది ఏం మోడల్గా చేయాలనన్నది డిస్కస్ చేసుకుంటాం దానికంటే ముందు మనం ఇంటీరియర్ని అంటే ఇప్పుడు ఇలా గ్యాప్స్లా వచ్చి లైట్ లైటింగ్స్తో పెట్టాలని అనుకుంటున్నారా లేకపోతే నార్మల్గా ఓన్లీ డైరెక్ట్ సీలింగ్లా ఉండాలననుకుంటున్నారా

ఓకే ఓకే అండి ఎంత బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దామననుకున్నా మేడం అయితే ఒక సింగిల్ రూమ్కొచ్చేసి మీకు ఖర్చు నేను చెప్తున్నా ఒక రూమ్కి మీకు టెన్ థౌజండ్ వరకు వస్తుంది ఖర్చు అంటే ఎన్ని బెడ్ రూమ్స్ ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ చేయడము కూడా అందులోనేనా మ్యాక్స్ అవుతుంది అవుద్ది అండ్ ఓపెన్ కిచెన్ అంటున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ అవన్నీ గ్రానైట్తోని కావాలి మీకు గ్లాస్ పాలిష్ చేయాలి

కబోడ్స్ కబోడ్స్ కబోడ్ ఇంటీరియర్ కబోడ్స్ ఇంటీరియర్ డిజైనింగ్ ఓకే మ్యామ్ ఇవన్నీ ఇప్పుడు ఇప్ మేము మట్టుకి ఇంటీరియర్ డిజైన్ వర్క్ మట్టుకి మేం చేయగలుగుతాం కానీ ఈ కబోడ్స్ ఈ ఇది మాత్రం వేరే వాళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళని కూడా మేం తీసుకోస్తాం మా దగ్గర ఉంటారు దానికి వేరు దీనికి వేరు అవుతుంది దాన్ని దానికి మాట్లాడండి దీన్ని దీనికి ఇది రూమ్కి టెన్ థౌజండ్తోని మేం మాట్లాడతాం ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ చేయడం అనేది అది వేరే అమౌంట్ నేను హౌజు లెంగ్త్ని చూసి నేము మాట్లాడతాను కిచెన్ది నేను ఈవినింగ్ వస్తాను మేడం మీ దగ్గరకి

ఓకే మేడం ఈవినింగ్ వస్తాను